లేదండి విజేత సూపర్ మార్కెట్లో మేము స్టాఫ్ అండి చెప్పండి

చెప్పండి సార్ అంటే ఆయన ఇప్పుడే గోడౌన్ దగ్గరికి వెళ్ళారండి రావడానికి కొంచెం టైం పడుతుంది ఈ మధ్య చెప్తే ఏవైనా నేను రాసుకుని మీకు చెప్తానండి తప్పకుండా అండి చెప్పండి ఇప్పుడు ఎవరు లేరు

చెప్పండి

ఆయ్ ఆ ఉందండి ఉంది ఉందండి ఇంకేవన్న కావాలా అండి ఆ ఉందండి ఆ పెసలు ఉన్నాయండి

ఆయ్ రాసుకుంటున్నానండి చెప్పండి ఉన్నాయి అండి అవి టూత్ పేస్ట్లు షాంపూలు గానీ సోప్లు గానీ బట్టల సబ్బులు సర్ఫ్ గానీ ఏవన్న చెప్పండి అవన్నీ ఉన్నాయి అంటే అండి అది మేము ఏ నెలకి నెల మేము సర్దేస్తూ ఉంటాం అండి అందుకు అవి ఎక్కడున్నాయో కూడా చెప్పలేము మీరు మీవి చెప్పండి నేను కావాల్సినవి నేను చెప్తా ఉంటాను మీకు కావాల్సినవి కొన్ని దాంట్లో తీసుకుంటా ఉండండి ఆల్ఔట్ లిక్విడ్ ఇంకేమైనా కావాలండి

తప్పకుండా అండి తప్పకుండా మీకు మీరు చెప్పిన దానికన్నా ఒక పావుగంట ముందే మీకు వచ్చెలాగ మేము చేస్తాం అండి సరేనండి ఏవైనా సరే అండి మేము డెలివరీ అబ్బాయికి ఇస్తామండి ఇస్తాం అది బిల్లు అనేది ఆయనకి ఇచ్చి పంపండి మీరు ఈ సోప్లు షాంపూలు ఏమి చెప్పలేదు ఉన్నాయండి లిస్ట్ పంపించేయమంటారా పోని సరే అండి అయితే సరేనండి అయితే సరేనండి సరేనండి